అందులో మొదటిగా నేను ఈ విగ్రహం చేద్దాము చేద్దామన్న కోర్స్ తీసుకున్నప్పుడు అది నీ లైఫ్లో పనికిరాదు నువ్వు ఏం అవలేవు దాని నుంచి నీకు డబ్బులు రావు అన్న సవాళ్ళని అయితే నేను చాలా ఎదురుకున్నాను చాలా అవమానాలు పడ్డాను

ఎమోషన్స్ని చూపించడం అనేది నాకు చాలా ఇష్టము ఒక్కో విగ్రహం చేయడానికి దాదాపు చాలా గంటలు పడుతుంది విగ్రహం నేర్చుకోవడానికి కూడా చాలా చాలా సమయం పడుతుంది అది ఒక పెద్ద కల దానిని నేర్చుకున్నాక అందులో చిన్న చిన్న డీటెయిల్స్తో సహా మనము ఆ మట్టిని ఎన్నుకోవడము దాన్ని ఏమంటారు వడకట్టడము నీళ్ళలో కలిపి దాన్ని మళ్ళీ వాట్ ఆ నీళ్ళని సపరేట్ చేసి అది ఒక ముద్దలాగా అయ్యాక దానిని మళ్ళీ మనము గట్టిగా చేసుకొని అది ఒక ఐరన్ మీద లేదా ఒక ఐరన్తో కట్టిన ఒక ఫేస్ షేప్ మనకి కావాలసిన అది ఒక షేప్లో చేయడానికి చాలా చాలా టైం పడుతుంది